నేను ఇటీవల రైలు ప్రయాణానికి సంబంధించిన ఒక ప్రచార ప్రతిపాదనను అందుకున్నాను కానీ ఈ ఆఫర్ నాకు వస్తుందో లేదో నాకు తెలియదు ఆ ఆఫర్ గురించి మరింత సమాచారం కావాలని అలాగే అది నా ప్రయాణానికి సంబంధించిన నిజంగా సరిపోతుందా అది ధృవీకరించాలి అనుకుంటున్నాను దయచేసి ఆ ఆఫర్ యొక్క పూర్తి వివరాలు తనిఖీ చేసి నాకు దాని గురించి స్పష్టత ఇవ్వగలరా మీరు నాకు ఈ విషయంలో మార్గదర్శకంగా ఇవ్వగలిగితే చాలా రానిది మీకు సహాయం చేయగలరా ధన్యవాదములు